రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగిపోతుంది వ్యవసాయ పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తీరు ఏటా భారీగా పెరుగుతూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది పర్యావరణానికి పెనుముప్పు అని తెలిసికూడా పైర్లు పచ్చగా ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో అధిక శాతం రైతులు విషరసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్నారు ఫలితంగా పొలాల్లో భాస్వరం నిల్వలు బాగా భారీగా పేరుకుపోయినట్లు ప్రొఫెసర్ జయశంకర్ విద్యా విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన అధ్యయనంలో వెళ్ళడయింది పొంచి ఉన్న ముప్పును అదిగా అధిగమించేందుకు రసాయన ఎరువుల వాడకం క్రమబద్ధీకరించుకుంటూ ప్రకృతి సహజ కేంద్రీ సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేసినట్లయితే పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాణ్యమైన ఆరోగ్యకరమైన విషరహిత ఆహార ధాన్యాలు పండ్లు కూరగాయలు పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగులో అధిక దిగుబడుల సాధన కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువు ఎరువులు వినియోగిస్తున్నారు ఇది భారీగా దుష్ఫలితాలు ఇ ఇస్తున్నప్పటికీ రైతుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు నత్రజీని పోషకంతో ఉండే యూరియా రసాయన ఎరువులు వేస్తే పంట ఏపుగా పచ్చగా పెరిగి అధిక దిగుబడి వస్తుందనే అపో అపోహ రైతుల్లో బాగా ఉంది ఫలితంగా ఏటా వానకాలం యాసంగి సీజన్ సీజన్లలో కలిపి యూరియా ఒక్కటే ఇరవై లక్షలకు పైగా ఇరవై లక్షల పైగా టన్నులు వినియోగిస్తున్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి యూరియా ఒక్కటే పది లక్షల టన్నులు పైగా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది దేశంలో పంజాబ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు మమందుల వినియోగం అధికంగా ఉంది ఈ వాడకం నియంత్రించాలని పదేపదే చెప్తున్నప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో కేంద్రం వ్యవసాయ శాఖ శాఖకు మరోసారి సూచించింది